తెలంగాణలో ప్రయాణించే సమయంలో పర్యాటకులు అనుగుణంగా వివిధ భద్రత మరియు అత్యధిక ఆందోళన ఉన్నాయని మనం చెప్పవచ్చు ముఖ్యంగా ప్రాచీన దేవాలయాలు కోటలు మరియు జలపాతాలు ఉన్న ప్రాంతాలలో మనం ఎంతోమంది నగడిగాారులను చూస్తూ ఉంటాం వాళ్ళు ఏంటంటే అక్కడున్న పర్యాటకులని తప్పుదోవ పట్టిస్తారు పర్యాటక ప్రాంతాలలో స్థానిక భాష రాకపోవడం కూడా వారికి ఒక చొరవలా దొరుకుతుంది అయితే మనం ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది ఉదాహరణకి కొన్ని ముఖ్య పర్యాటక ప్రదేశాలలో అక్కడ ఇన్స్ట్రక్షన్ బోర్డ్ భాష బోర్డ్లని పెడుతున్నారు పర్యాటక ప్రాంతాలలో శుభ్రత కొంత మేరకు లోపడుతుందని మనం చెప్పవచ్చు అలాగే కాలుష్యం మరి ప్లాస్టిక్ వాడకం అధికంగా కనిపిస్తుంది వల్ల మన ప్రకృతి కూడా దెబ్బతింటుంది ఇది పర్యాటకుల అనుభవాన్ని ప్రభావితం కూడా చేస్తుంది కల్చరల్ ప్రోగ్రామ్స్లల్లో కళలు ఆహారాలు మరియు స్థానిక పండుగలు ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాయి కానీ ఇవి అన్ని ప్రాంతాలలో ఉండడం లేదు పర్యాటకులకు స్థానిక సంస్కృతిని అర్థం చేసుకునే అవకాశం ఇవ్వాలంటే మరిన్ని కార్యక్రమాలు కూడా చేయవలసి ఉంటుంది మనం మొత్తానికైతే ఏం చెప్పవచ్చుంటే తెలంగాణ పర్యాటకులకు మంచి గమ్యం అయినప్పటికీ ప్రభుత్వ భద్రత శుభ్రత మరియు సమాచారాన్ని మేలుకొలపాలి అవసరం ఉంది ప్రభుత్వ చొరవతో ఈ ఆంశాలు మెరుగుపడితే రాష్ట్రంలో టూరిజం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్తాను